నేను చిన్నతనంలో ఆడిన అనేక రకాలైన ఆటలు గురించి తెలుసు చిన్న పిల్లలు తరచుగా శారీరిక చురుకుదనాన్ని అందిస్తూనే భావోద్వేకాలను ప్రేరేపించే ఆటలను ఆడుతున్నారు వీధి ఆటలు ఈ ఆటలు సాధారణంగా బయట ఆడతారు మరియు అవి శక్తి మరియు సమన్వయాన్ని అభివృద్ధి చేయడంలో సహాయపడతాయి కొన్ని సాధారణ వీధి ఆటల్లో ఖోఖో చుక్కి పొట్టి మరియు టిక్ టాక్లు టొ ఉన్నాయి క్రీడలు క్రీడలు శారీరిక శ్రమను కలిగి ఉంటాయి మరియు సమూహ పనితీరును అభివృద్ధి చేయడంలో సహాయపడతాయి కొన్ని సాధారణ క్రీడల్లో క్రికెట్ ఫుట్బాల్ మరియు బాస్కెట్ బాల్లు ఉన్నాయి మోడల్ ఆటలు ఈ ఆటలు సాధారణంగా టేబుల్ టాప్ లేదా కంప్యూటర్పై ఆడతారు మరియు వాస్తవ ప్రపంచంలో జరిగే సంఘటనలు అనుకరిస్తాయి కొన్ని సాధారణ మోడల్ ఆటల్లో చెస్ చదరంగం మరియు యుద్ధ ఆటలు ఉన్నాయి చిన్నపిల్లలు కూడా సృజనాత్మకతను ప్రేరేపించే ఆటలను ఆడతారు ఈ ఆటలలో కొన్ని డ్రాయింగ్ మరియు పెయింటింగ్ ఈ ఆటలు పిల్లల ఊహను అభివృద్ధి చేయడంలో సహాయపడతాయి సాహస కథలు ఈ ఆటలు పిల్లల ఆలోచన సామర్ధ్యాన్ని అభివృద్ధి చేయడంలో సహాయపడతాయి నాటకాలు ఈ ఆటలు పిల్లల సామాజిక నైపుణ్యాలను అభివృద్ధి చేయడంలో సహాయపడతాయి చిన్నపిల్లలు ఆడే ఆటలు వారి వయసు మరియు ఆసక్తులను బట్టి మారుతూ ఉంటాయి చిన్నపిల్లలు తరచుగా మరింత సరళమైన ఆటలను ఆడతారు అయితే పెద్ద పిల్లలు మరింత సమ సమక్షమైన మరియు సవాలుగా ఉండే ఆటలను ఆడవచ్చు